నా ఫోన్కి ఛార్జర్ పోయిందని చెప్పి నేను కొత్త ఛార్జర్ కొనుక్కోవడం కోసం డీమార్ట్కి వెళ్ళాను అక్కడ నేను ఒక ఛార్జర్ చూశాను ఆ ఛార్జర్ నేను కొనుగోలు చేశాను దాని తర దాని ధర వచ్చేసి ఐదు వందల రూపాయలు అయితే నేను ఆ చార్జర్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకుని వచ్చాను నా ఫోన్కి నేను ఛార్జింగ్ పెట్టాను ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు చూపిస్తుంది కానీ పవర్ ఉండట్లేదు దాంట్లో ఛార్జింగ్ కొంచెం సేపటికే దాని ఛార్జింగ్ దిగిపోతుంది అదే కాక ఆ ఛార్జర్ వైర్ కూడా సరిగ్గా లేదు నా ఛార్జింగ్ పెట్టుకునే పిన్ ఎక్కు ఓ ఒకటి రెండ్లు సార్లు పెట్టి తీసేటప్పటికీ దాని పిన్ను వంకరైపోయింది దాని ఛార్జర్కి పిన్ దగ్గర ఉండే వైర్ కట్ అయిపోతున్నట్టు ఉంది ఆ ఛార్జర్ నాకు అస్సలు సరిగ్గా పని చేయలేదు కాకపోతే పెట్టిన వెంటనే ఛార్జింగ్ చాలా బాగా ఎక్కేస్తుంది కాకపోతే కొంచెం సేపటికే దానికున్న ఛార్జింగ్ మొత్తం దిగిపోతుంది ఆ ఛార్జర్ నాకు అస్సలు నచ్చలేదు